మా నాన్న గారు వరిసేను పండించినప్పుడు కానీ ఏదైనా పంట పండించినప్పుడు కానీ కొన్ని వస్తువులు అనేవి ఉపయోగిస్తారు వాట్ అవి ఎలా ఉంటాయి అంటే పార గడ్డపార పార ఒకటి ఇంటి కొడవలి గొడ్డలి ఇలాంటివి అన్ని ఉంటాయి ఉంటాయి అనమాట పార అనేది మనము వరిసేను పండించినప్పుడు వరిసేను అంటే వరిసేను వేసే ముందు మనం గట్టు అనేది చేస్తాం అంటే నీరు నిల్వ ఉండిపోకుండా పక్క వాళ్ళ దాంట్లోకి నీరు వెళ్ళిపోకుండా మనకి వరిసేనుకి వచ్చేటప్పటికి మనకి ఎక్కువ నీరు కావాలి దానివల్ల ఏంటంటే మనము మన ఎత్తులో ఉందని అనుకోండి భూమి ఆ భూమిలో నుంచి వాటర్ వేరే వాళ్ళకు వెల్లిపోతుంది ఆ నీళ్ళు అలా వెళ్ళిపోతే మన వరిసేను అనేది సరిగా పండదు మనకికు ఎక్కువ నీళ్ళు ఉండాలి నీళ్ళు ఉండే ప్రదేశం ఉంటే వరిసేను బాగా పండుతుంది దాని వల్ల ఏమిటంటే పారతోని మా నాన్న గారు ఏం చేస్తారు అంటే ఫస్టు ఆ మట్టీ అంతా తీసి ఎత్తుగా చేస్తారు అది పక్కన ఆ ఎజ్జులన్ని ఆ చివర ఎజ్జులన్నీ ఎత్తు ఎత్తుగా చేసి నీరు వెళ్ళకుండా ఆపుతారు అలాగే గొడ్డలితో ఏం చేస్తారు అంటే ఆ పోయిలోకి ఉంటాయి కదా అండి కర్రలు కర్రలు రెండు రెండు వాటిలుగా వేరు చేయడానికి లేకపోతే ఏదైనా చెట్టు నరకడానికి అలాటివాటికీ గొడ్డలి అనేది యూజ్ చేస్తారు మా నాన్నగారు కొడవలి ఏమీటంటే ఇప్పుడు వరిసేను కానీ ఏదైనా ఒక పంట వేసినప్పుడుకి అది కోత కోసే టైమ్కి ఆ కొడవలి అనేది యూజ్ చేసి దానితోనే తీసి అవన్నీ మనం కోత కోసుకోని మళ్ళీ మనం పాకెట్స్లోకి పెట్టుకుంటాము అన్నమాట దీనివల్ల ఏమిటంటే కొంచెం మనకి ఈ ఈ ఈ వీటి వల్ల మనకి కొంచెం సులువు అయిపోయి మనము అన్నీ బాగా చేసుకుంటాం